పిల్లల మొత్తం ఎదుగుదలకు పుస్తకాలు మరియు మ్యాగ్జిన్లు ఎలా సహాయపడతాయని మీరు అనుముంటున్నారంటే పిల్లల ఎదుగుదలకు పిల్లలు చిన్నప్పుడు ఏదైతే వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అవుతుందో ఏదైతే చూసి పెరుగుతారో ఏదైతే చదివి అర్థం చేసుకుంటారో అదే వాళ్ళకి పెద్దయ్యక కూడా వాళ్ళ ఎదుగుదలకు అన్నిటికి అదే కారణమవుతుంది ఇప్పుడు మన పిల్లలకు మంచి సినిమాటిక్ హీరో కామిక్ బుక్స్ ఇచ్చామనుకోండి పుస్తకాలు అవి చూసి వాళ్ళు హీరోలా ఫీ హీరోలా అర్థం చేసుకుని అలా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు అలా చేస్తారు ఇప్పుడు పిల్లలకు చిన్నప్పటినుంచి ఒక దేని మీద ఒక మంచి దాని మీద అవగాహన పెంచితే వాళ్ళు దానిని పెద్దయ్యాక కూడా వాళ్ళ ఎదుగుదలకు అది చాలా ఇంప్రూవ్ అవుతుంది మ మెంటల్ గా అండ్ ఫిజికల్ గా రెండు పిల్లల్ని ఎదుగుదలకు మంచి సహాయం చేస్తాయి అప్పుడు పిల్లలు కూడా వాళ్ళలకు నచ్చిన విధంగా ఇండిపెండెంట్ గా ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు ఏదైనా పనిలో